నాకు ఇష్టమైన కథా పాత్రలు చాలా ఉన్నాయి అందులో ఒకటి బారిష్టర్ పార్వతేశం పార్వతీశం పాత్ర చాలా నిష్కల్మషంగా అమాయకంగా ఉంటుంది లోకంలో ఉన్న విషయాలు సరిగ్గా తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటాడు కానీ తన మంచితనాన్ని మాత్రం ఎప్పుడు వదులుకోడు ఈ కథ పంతొమ్మిది వందల ఇరవైల నాటి మద్రాసు మరియు లండన్లలోని సాంస్కృతిక భేదాలను చాలా హాస్యభరితంగా తెలియజేస్తుంది ఇతర సంస్కృతుల పట్ల అవగాహన కలిగి ఉండటం వాటిని గౌరవించడం మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవచ్చు ఈ కథలో తమాషా సంఘటనలు చాలా ఉన్నాయి అందులో ఒకటి పార్వతీశం బారిస్టర్ చదవడానికి లండన్ వెళ్తాడు అక్కడ అతనికి ఇంగ్లీష్ సరిగా రాదు ఒకసారి ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా వెయిటర్ని వాటర్ అని అడగబోయి హేటర్ అని అంటాడు దాంతో వెయిటర్ అయోమయానికి గురవుతాడు తర్వాత పార్వతీశం తన చేతులతో నీళ్లు తాగే సైగలు చేస్తే వెయిటర్ నవ్వు ఆపుకోలేకపోతాడు ఇలాంటి తమాషా సంఘటనలు చాలా ఆ కథలో చదవవచ్చు